గుడ్ మార్నింగ్ సార్ నేను నేనూ సిఎస్ఈ ఏ సెక్షన్ నుండి మాట్లాడుతున్నాను సార్ మీ కాలేజ్ స్టూడెంట్ని కార్తీక్ అండి రోల్ నంబరు ఐదు వందల ఇరవై ఎనిమిది అండి అదీ సార్ సిఎస్ఈ అండి సిఎస్ఈ సెకెండ్ ఇయర్ సార్ సెకెండ్ ఇయర్ సెకెండ్ ఇయర్ సార్ సెకెండ్ ఇయరు సిఎస్ఈ ఏ సెక్షను ఫై ట్వంటీ ఎయిట్ సార్ రోల్ నంబరు అది సార్ నాది కొంచెం ఐడి కార్డ్ పోయింది సార్ అదీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సార్ ఎల్లుండి నుంచి ఆ ఐడి కార్డ్ కావాలి సార్ ఎగ్జామ్స్ రాయడానికి అది ఎలా అప్లై చెయ్యాలి అని అంటే కార్తీక్ అండి కార్తీక్ సార్ అదీ అది మొన్న బయట వెళ్తుంటే పడిపోయింది సార్ అది ఐడి కార్డు అది దానికి ఎగ్జామ్స్ రాయడానికి ఐడి కార్డు కంపల్సరీ కదా సార్ దాని కోసం అడుగుతున్నా అది ఎలా అప్లై చెయ్యాలని అంటే అది పడిపోయింది కదా బ్యాగ్లో సైడ్ జిప్లో పెట్టాను సార్ అది అది బండి మీద వెళ్తున్నప్పుడు పడిపోయింది సార్ ఎక్కడో అది ఇంటికొ లేదండి నిజంగానే పడిపోయింది సార్ లేదండి అదీ బండి మీద వెళ్తున్నప్పుడు పడిపోయింది లేదు సార్ అలాగేమీ లేదు సార్ బాగానే ఉందండి సార్ క్లాస్లో క్లాస్లో బాగానే ఉంటాను సార్ నేను మా క్లాస్ టీచర్ అండి ఉమా మహేశ్వర రావుగారు అండి ఆయి ఆయి

సరే సార్ సరే సార్

సరే సార్

ఆ ఇంక ఈ రోజు నుంచి రోజు వచ్చేస్తాను అంటే పనులు ఉన్నాయి బయట కొన్ని ఉండి మానేసాను సార్ ఆ రోజు సార్ అయిపయింది సార్ రెండు ఉన్నాయండి సరే సార్ ఇప్పుడు అయిపోతాయి సార్

సరే సరే సార్ సరే సార్